హలో సుమ మా ఇంట్లో పెళ్ళి ఉంది అయితే పే పెళ్ళి పిల్లకు బంగారం కొనాలా ఏ షాప్ అయితే బాగుంటుంది నీకు ఏమన్నా ఐడియా ఉందా

అయితే నా దగ్గర నేను ఇప్పుడు పెట్టవలసిన పెట్టుబడులకు ఎంతంటే ఒక పది తులాల వరకు పెట్టాలట ఇంకా వాళ్ళు మాకు ఏమన్నారంటే మాకు నల్లపూసల కావాలా తాళిబొట్టు గొలుసు కావాలా గాజులు కావాలా అని చెప్పినారు గాజులు అంటే ఇప్పుడు నాలుగు గాజులు నాలుగు తులాలు ఇప్పుడు అది ఏంటి తా తాడు తాడు అవుతేనేమో నాన్ తాడు అవుతేనేమో అది ఒక రెండు తులాలు అవుతుంది ఏడు తులాలు అయింది అక్కడదాకా ఏడు తులాలు మళ్ళా నల్ల పూసలు వచ్చి ఒక ఎనిమిది తులాలు అనుకో ఇంకా రెండు పటువులు తీసుకోవాలా పెళ్ళి పిల్లగానికి పెళ్ళి పిల్లకు పటువులు అంటే అది ఒక తులము అవుతుంది తొమ్మిది తులాల అయింది కదా ఇంకా మిగిలిన తులంలో కమ్మల బుట్టలు అన్నారు ఇప్పుడూ ఈ పది తులాలకు సరిపడా మనకు ఒకవేళ లలితకు పోతే దొరుకుతయా లేక ఇంకెక్కడైనా పోదామా మీకు ఇంకేమైన తెలుసా

అయితే తరుగు వగేరా ఎమన్నా ధర తగ్గిపులాంటిది ఏమైనా చేస్తారా తరుగు బాగా తీసుకుంటారా అనేసి విన్న నేను తరుగు తీసుకుంటారా బాగా ఇప్పుడు మనం అనుకున్న అనుకున్న ధరకైతే అనుకున్న వెయిట్లయితే వస్తుంది కదా బరువులయితే వస్తుంది కదా

సరే వెళ్దాం అయితే ఓకే త్యాంక్ యూ